తూర్పుగోదావరి జిల్లాలో అందుబాటులో ఉన్న కొన్ని స్థానిక గృహాలు మ ఎంపికలు ఇక్కడ ఉన్నాయి సొంత గృహాలు మరియు విలువలు తూర్పుగోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో సొంత గృహాలు మరియు విలువలు సాధారణంగా ఉన్నాయి ఈ గృహాలు తరచుగా ఒక భూమిలో నిర్మించబడి ఉన్నాయి మరియు తోటలు కొనుగోలు అమ్మకాలు పంటలు ఇతర సౌకర్యాలను కలిగి ఉంటాయి సరసమైన ధరలు మరియు సౌకర్యవంతమైన అపార్ట్మెంట్లు లేదా ఫ్లాట్లు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా పట్టణాలలో సరసమైన ధరలు మరియు సౌకర్యవంతమైన అపార్ట్మెంట్లు లేదా ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి ఈ ఫ్లాట్లు మరియు ఫ్లాట్లు ఆధారంగా ఒక భవనంలో ఇతర నివాసులు అంతా పంచుకోవడానికి సామాజిక సౌకర్యాన్ని కలిగి ఉంటాయి ఈ ఎంపికలకు జిల్లా మొత్తంలో గృహ అవతారాల అవకాశాలను మరియు స్టిరపరుచుకోడానికి మంచిగా ప్రభావితం చేస్తాయి జిల్లాలో గ్రామీణ మరియు పట్టణాలలో ప్రాంతాలలో రెండు రెండు ఉన్నాయి మరియు ఈ ప్రతి ప్రాంతానికి దాని ప్రత్యేకమైన గృహం అవకాశం ఉన్నాయి ఒక చిన్న ఇంటికి అద్దె సాధారణంగా ఐదువేల నుండి పదివేల వరకు ఉంటుంది అద్ధె ప్రాంతం గృహం యొక్క పరిమాణం మరియు వసతి సౌకర్యం ఆధారపడి ఉంటుంది చదువుకోవడానికి ఉద్యోగానికి వచ్చేవారికి సరిపడిన గృహం ఎంపికలు ఉంటాయి జిల్లాలో అనేక పట్టణాలను మరియు గ్రామాలు విద్యా విద్యాసంస్థలు మరియు ఉపాధి అవకాశాలను కలిగి ఉన్నాయి ఈ ప్రాంతంలో సరసమైన ధరలతో సహా వివిధ రకాల గృహ ఎంపికలు ఆధారపడి ఉంటాయి అంతే గృ అంతే కాక గృహ అవకాశాలను పరిమితంగా ఉన్న కొన్ని ప్రాంతాలను ఉన్నాయి ఈ ప్రాంతాలలో అద్దె ధరలు ఎక్కువగా ఉండవచ్చు మరియు గృహాలలోని కొనుగోలు కష్టం కష్టం కావచ్చు